రెండులక్షల ఇరవైరెండువేల రెండువందల ఇరవైరెండు మూడులక్షల ముప్పైమూడువేల మూడువందల ముప్పైమూడు నాలుగులక్షల నలభైనాలుగువేల నాలుగువందల నలభై నాలుగు ఐదులక్షల యాభై ఐదువేల ఐదువందల యాభై ఐదు ఆరులక్షల అరవై ఆరువేల ఆరువందల అరవై ఆరు